కాకినాడ జిల్లాలో స్థానిక ప్రభుత్వ రాజకీయ నిర్మాణాలు ఏవైనా ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి అండి ఎలా అంటే కొంతమంది అయితే ఈ స్థానిక రాజకీయ నేతలు అనేది కొంతమంది అయితే కొన్ని ఈ కల కళాక్షేత్రాలు అయితే వాళ్ళు కళా వేదికలు అయితే వీళ్ళు నిర్మించడం జరిగింది ఇవన్నీ కాకుండా కొంతమంది ఎంఎల్ఏ పేర్లు చెప్పగలరా అంటే అండి కొండబాబు గారు ఒకలు నెక్స్ట్ రాజేశ్వరి గారు ఒకరు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే కొంతమంది ఎంఎల్ఏలు అండి కాకినాడ జిల్లాలో వీళ్ళు కాకుండా వీళ్ళపై మీ అభిప్రాయం తెలుసుకోగలరా అంటే ప్రతీ వ్యక్తికిపై ఒక మంచి అభిప్రాయం అనేది ఉంది అండి ఎందుకంటే సమస్య చెప్పుకున్న తర్వాత కొంతమంది అయితే ఖచ్చితంగా వెంటనే తీరుస్తారు సో ప్రతి ఒక్క మా మా ఒక్క ప్రతి ఒక్క ఎంఎల్ఏ పైన కూడా ఒక మంచి మంచి అభిప్రాయము అయితే మాకు అయితే ఉంది అండి